హలో అండి నా పేరు జ్యోష్నా అండి నాకి మటన్ బిర్యానీ తినాలనిపించి స్విగ్గీ నుంచి ఆర్డర్ పెట్టుకున్నానండి నేను మా ఫ్రెండ్స్ని అడిగానండి స్విగ్గీలో ఫుడ్ చాలా టేస్టీగా ఉంటుంది క్వాంటిటీ బాగుంటుంది క్వాలిటీ బాగుంటుంది అందులో చాలా త్వరగా తెచ్చిస్తారు అని చెప్పారండి అందులో నీట్గా ప్యాక్ చేసిస్తారు చాలా నీట్గా ఉంటుందని చెప్పారు అలాగే గూగుల్లో కూడా సెర్చ్ చేశానండి చేస్తే స్విగ్గీలో ఫుడ్ బాగుంటుంది అని అన్నారు అలాగే రేటింగ్స్ కూడా చాలా చాలా బాగున్నాయండి అందుకని నేను ఏం చేశానంటే స్విగ్గీ నుండి ఆర్డర్ పెట్టుకున్నానండి నేను మటన్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాను ఇంకా ఇంకా జ్యూస్ కూడా ఆర్డర్ పెట్టుకున్నానండి ఇంకా మటన్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకుంటే నాకు చికెన్ బిర్యానీ వచ్చిందండి సరేలే ఏదో లే అని అడ్జస్ట్ అవుదామని చికెన్ బిర్యానీ తిన్నానండి తింటే దాంట్లో క్వాంటిటీ బాగాలేదు క్వాలిటీ బాగాలేదు అలాగే కారం ఎక్కువయ్యిందండి అలాగే మసాలా తక్కువైంది ఇంకా ఫుడ్ అంతా ఆయిల్ ఆయిల్గా ఉంది నాకు టేస్టీగా అనిపించలేదు అలాగే కొంచెం స్మెల్ ఏదో ఒక రకంగా ఉందండి నాకైతే సరిగ్గా అనిపించలేదు మా ఫ్రెండ్స్ అందరూ స్విగ్గీలో ఆర్డర్ ఫుడ్ బాగుంటుందంటే నేను పెట్టుకున్నాను కానీ ఇలా చూస్తే తీరా చూస్తే ఫుడ్ ఏమో సరిగ్గా లేదు నేనైతే చాలా అప్సెట్ అయ్యానండి సో ఏ నా ఆర్డర్ని క్యాన్సెల్ చెయ్యాలని అనుకుంటున్నానండి నా ఆర్డర్ని క్యాన్సెల్ చెయ్యండి